నాకు సొంత ఫోన్ అనేది నోకియా ఫోనూ అండ్ సామ్సంగ్ ఫోన్ తర్వాత సామ్సంగ్ ఫోన్ అనేది కూడా యూజ్ చేయడం జరిగింది తరువాత స్మార్ట్ ఫోనూ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి అంటే టూ థౌజెండ్ అది టూ థౌజెండ్ నుంచే స్మార్ట్ ఫోన్స్ అనేటివి సాంకేతికలోకి రావడం జరిగింది అప్పటినుండి ఇప్పుడు కొంచెం బాగానే ఉంది కానీ స్మార్ట్ ఫోన్స్ లేకపోవడం వల్ల ఈ న్యూస్ చూడడం కానీ ఏదైనా విషయం తెలుసుకోవాలి అంటే తెలుసుకోకపోదు కాకపోతే ఈ స్మార్ట్ఫోన్ల ద్వారా ఇప్పుడు ఏ విషయమైన మన స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు మనకి ఏ డౌట్ ఉన్నా కూడా ఫోన్లో ఫోన్ ద్వారా మనం చూసుకోవచ్చు ఫోన్ అనేది చాలా వి విధాలుగా ఉపయోగపడుతుంది ఎడ్యుకేషన్స్కి అయినా జాబ్స్కి అయినా వివిధ రకాలుగా చాలా విధా రకాలుగా ఇప్పుడు ఉపయోగపడుతుంది మంచి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనేది ప్రతీ ఒక్కరి చేతుల్లో ఉంటుంది సో ది సా స్మార్ట్ ఫోన్ సాంకేతికత చాలా అంటే చాలా పెరిగింది ఇప్పుడు ఇప్పుడు చాలా బాగా అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి స్మార్ట్ ఫోను మంచిగా ఉంది ఇప్పటికి అయితే అందులో అన్ని ఫ్యూచర్స్ ఉండడం వల్ల ఏ విషయం అయినా ఏ న్యూస్ అయినా ఎడ్యుకేషన్ సంబంధించైన ఇంట్లో సంబంధించైన ఏ ఎలాంటి డౌట్ ఉన్నా ఎలాంటి ఏమైనా నేర్చుకోవాలి అనుకున్న కూడా ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది